మా గ్రామంలో నిర్వహించబడే వ్యాపారాలు గురించి చెస్ చెప్తాను ఇప్పుడు మా గ్రామంలో కూరగాయల వ్యాపారం అనేది ఎక్కువగా ఉంటుంది వంకాయ బెండకాయ టమేటాలు ఆకుకూరలు ఇవన్నీ కూడా కూరగాయలు పండించి దాన్ని తీసుకెళ్ళి మా సంతలో అమ్ముతారు ఎక్కువగా పంట దిగుబడి అయితే తీసు కెళ్ళి మార్కెట్ లో అమ్ముతారు అదే కాకుండా ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలు వచ్చి వంట వంట పదార్థాలు అంటే మురుకులు పిండి వంటలు ఖజాలు ఇవన్నీ కూడా తయారు చేసి తీసు కెళ్ళి షాపు లకు అమ్ముతారు ఇవన్నీ కూడా మా గ్రామంలో నిర్వహించే వ్యాపారాలు గురించి మీకు తెలియజేసుకుంటున్నాను